చేపలు పట్టడం అభిరుచి అయినందున మేము చేపలు పట్టడానికి వెళ్తున్నాము కేవలం వినోదానికి మాత్రమే వెళ్ళట్లేదు అసలు వినోదం కోసం చేపలు చేపలు పట్టడానికి ఎవరు రారు ఎందుకంటే చేపలు బాగా రుచిగా ఉంటాయి కాబట్టి గాలెం తోటి అందరూ పట్టడానికి వస్తు